వాతావరణం సందర్భం పరంగా మా ప్రాంతాన్ని సందర్శించడానికి పర్యాటకులకు నేను సిఫార్సు చేసే సమయం ఆగస్టు సమయం ఆగస్టు నుంచి దసరా వరకు వాళ్ళు ఎప్పుడైనా రాని ఎక్కువగా ఎండలు ఉండవు ఎక్కువగా వానలు ఉండవు ఎక్కువగా మంచు కురవదు ఎక్కువగా చలి ఉండదు వాళ్లు మన పర్యావరణాన్ని బాగా ఆస్వాదించవచ్చు నేను ఉండేది కొండ ప్రాంతం కొండ ప్రాంతం అది ఉరవకొండ

చాలా బాగా ఉంటుందని సిఫారసు చేస్తాను దసరా సమయంలో మా మా ఊరిలో జాతర కూడా జరుగుతుంది ఆ జాతరలో ఎంతో సందడి సందడిగా ఉంటుంది ఆ జాతరలో ఎన్నో వినోదాత్మక వస్తువులు ఉంటాయి ఎన్నో ఎన్నో రైడ్స్ ఉంటాయి ఎన్నో ఉయ్యాలలు ఉంటాయి ఎన్నో ఎన్నో షాప్స్ ఉంటాయి ఎంతో వేరే వేరే అంగళ్ళు ఉంటాయి వేరే వేరే ఫుడ్స్ ఉంటాయి వాళ్ళు వచ్చేవాళ్ళు చాలా బాగా ఆస్వాదించవచ్చు